నేను కొన్నిసార్లు తెలుగు నుండి తెలుగులోకి అనువదించవలసిన అవసరం వచ్చింది అది ఎలాగా ఇప్పుడు అంటే నేను చదువుకునే సమయంలో అంటే పదవ తరగతి తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠాన్ని బోధించేటప్పుడు కొంతమందిని చదవమన్నారు చదవమన్నప్పుడు నేను ఆ పాఠాన్ని చదివాను చదివి అందరికీ వినిపించాను వినిపించాక ఆ పాఠం అనేది కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు ఆ అర్థం కాలేని వారికి అర్థం చేసుకొని చదివిన పాఠాన్ని నేను అర్థం చేసుకొని ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ పాఠాన్ని నేను అర్థం చేసుకొని మళ్ళీ అర్థం అవ్వలేని వాళ్ళకి అది తిరిగి తెలుగులో ఉన్నటువంటి ఆ పాఠాన్ని నేను అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం అయ్యేలాగా నేను తెలుగులో మళ్ళీ అనువదించాను అంటే కొంతమందికే నేను చదవగానే ఆ పాఠం అనేది అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు ఆ అర్థం కాలేని వాళ్ళకి నేను అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పాను ఇంకో ఉదాహరణ చెప్పాలంటే నేను పన్నెండు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ అనేది ఒక పేపర్ ఉంది తెలుగు పేపర్ సేమ్ తెలుగు పేపర్ కూడా చదువుతున్నప్పుడు ఉపాధ్యాయురాలు చదవమన్నారు చదవమంటే నేను ఇంకొంతమంది చదివారు ఒక్కొక్క రెండు మూడు లైన్లు ఉన్నటువంటి దాన్ని పది లైన్లు ఉన్నటువంటి దాన్ని ఇద్దరు ముగ్గురు చదివాము పది లైన్లు ఒకళ్ళు పది లైన్లు ఒకళ్ళు పది లైన్లు ఒకళ్ళు అలా చదువుకున్నప్పుడు ఇద్దరు అర్థమైనవి ఒక ఒక అతను చదివింది మాత్రం అర్థం కాలేదు అర్థం కాలేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి అర్థం అయ్యేలాగా అది మళ్ళీ చదివి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ వివరంగా చెప్పాడు అనుభవం అనుభవం అనేది చాలా బాగా అనిపించింది ఎందువల్ల అంటే తెలుగులో తెలుగును అర్థం చేసుకుని మళ్ళీ నీ మనకి ఎలా అర్థమైందో దానినే వివరంగా మళ్ళీ తెలుగులో వాళ్ళకి చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది